ఉదాహరణకు బుద్ధిని ఆత్మస్థితి దృష్టి దృష్టాంతం చాలా మంది జీవితాలకు ప్రభావం చూపిస్తుంది బుద్ధుడు ఒకసారి తన శిశ్యులను మీరు అనుభవించే కష్టాలు మీ సొంతం కర్మఫలం మీ ఫలితం అని చెప్పారు ఇది ఆలోచనకు ప్రేరేపించే మనం చేసే ప్రతిచర్య మాట లేదా ఆలోచన మాకు ప్రత్యక్ష ఫలితాలను తీసుకురావచ్చు ఇంకొక ఉదాహరణగా గీతలోని కర్మయోగ సూత్రం ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన అర్జునునికి చెప్పారు మీరు చేసే కర్మ మీదే ఆధారపడి ఫలితాలు వచ్చే దిశ మారతాయి కానీ మీరు కేవలం కర్మను పరిపాలించండి ఫలితాలను దేవుడిపై వదిలిపెట్టండి ఇది అనగా మనం చేసే కర్మపై దృష్టి పెట్టి ఫలితాలను అహంకారంతో కాకుండా శాంతియుత్వంతో స్వీకరించాలి అని నేర్పుతుంది